రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అనేక విధాలుగా సహాయం చేస్తుంది ముఖ్యంగా గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా యువతకు ప్రరోసాన్ని ఇస్తూ ముందుకు సాగుతుంది మొదటగా గ్రామ వాలంటీర్ వ్యవస్థ పరిచయం చేసిన ప్రభుత్వం గ్రామాల స్థాయిలో సేవలు పెద్దలకు అందించడానికి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ ఉద్యోగాలను ప్రారంభించింది దీనివల్ల ఎంతోమంది నిరుద్యోగ యువకులు ఆదాయ వనరులు లభించింది ఇంకా ఉద్యోగక కల్పన శిబరాలు కూడా నిర్వహిస్తున్నాయి వీటిలో ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీలు సమాచారం నైపుణ్యత అభివృద్ధి శిక్షణ మొదలైన అందిస్తారు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నైపుణ్యాలను మెరుగుపరచడానికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అలాగే యువ సేవం వంటి కార్యక్రమాలు ద్వారా నిరుద్యోగ వృత్తి ఇవ్వడం ద్వారా తాత్కారిక ఆర్థిక సహాయం అందించారు యువతలో ధైర్యం స్వయం ఉపాధి నైపుణ్యాలు పెరిగేలా చేయడం లక్ష్యంగా తీసుకున్నారు రాష్ట్రంలో మిషన్ మనబడి మిషన్ భగీరథ రైతు పరోస హౌసింగ్ ప్రాజెక్టులకు వంటి పెద్ద స్థాయి ప్రాజెక్ట్ల ద్వారా కూడా అనేక కాంట్రాక్ట్ ఉద్యోగాలు శాశ్వత ఉద్యోగ అవకాశలు కల్పించబడతాయి అలాగే యువనేస్తం వంటి కార్యక్రమాల ద్వారా నిరుద్యోగవృద్ధి ఇవ్వడం ద్వారా తాత్కాలికంగా ఆర్థిక సహాయం అందించారు యువతలో ధైర్యం స్వయం ఉపాధి నైపుణ్యాలు పెరిగేలా చేయడం లక్ష్యంగా తీసుకున్నారు ఇంకా ఉద్యోగ కల్పన శిబిరాలు కూడా నిర్వహించబడుతున్నాయి వీటిలో ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీల సమాచారం నైపుణ్య అభివృద్ధి శిక్షణ మొదలైనవి అందిస్తారు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎస్ఎస్డిసి ద్వారా నైపుణ్యాలను మెరుగుపరచడానికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగకులను అందుకోవడానికి పలుచర్యలు తీసుకుంటుంది కానీ ఇంకా మరిన్ని స్థిర ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది ప్రైవేట్ ప్రభుత్వ రంగాలలో ఉద్యోగ అవకాశాలు పెంచడం నైపుణ్యాభివృద్ధి మరింత ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా నిరుద్యోగతను తగ్గించవచ్చు